వ్యవసాయంలో ఎక్కువగా పారా గునపము కత్తి నాగలి వంటి పనిముట్లను వాడుతారు నాగలి వాడటం ద్వారా ఎక్కువగా పొలాన్ని దున్నుతారు ఈ దున్నడం ద్వారా పొలంలో పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది పారా అనేది గట్లు తవ్వి నీటిని మార్చటానికి నీరును వడ్డటానికి వీటికిలో ఎక్కువగా ఉపయోగపడుతుంది అదే విధంగా మనకు గునపం అనేది కూడా ఇక్కడ ప్రధానంగా అవసరం అంతే కాకుండా ఈ వ్యవసాయంలో ఎక్కువగా వాడే గడ్డపార ఇవి కూడా చాలా అవసరం మనకి